నమస్తే డ్రైవర్ గారు నా పేరు చరితా నేను మారుతి నగర్ కోకొకోలా స్ట్రీట్ ముప్పై రెండు డాష్ ఇరవై తొమ్మిది డాష్ నాలుగు బై రెండు దగ్గర ఉన్నాను కాని నాకు అనుకోకుండా వేరే పని పడింది కాబట్టి నేను కొంచెం ముందుకు వెళ్ళాను అదెక్కడంటే మొగల్రాజుపురం మొగల్రాజుపురం దగ్గర సిద్ది వినాయక్ అనే షాప్ దగ్గర ఉన్నాను కావున మీరు ఏమి అనుకోకుండా నన్ను అక్కడకు వచ్చి తీసుకువెళ్లాలి